ఐఐటీలు ఐఎఎంలు వంటి పెద్ద సంస్థలు ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నాయి కాకపోతే అందులో ఉండే చదువులు చాలా కష్టతరం అవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే విద్యార్థుల మధ్య పోటీ కూడా ఏర్పడుతుంది ఇంకా చాలా ఒత్తిడిని కూడా విద్యార్థుల మీద తీసుకు వస్తున్నాయి కావున ప్రభుత్వం వీటిని గుర్తించి ఈ చదువుల ప్రక్రియను కొంతవరకు సులభంగా మారిస్తే విద్యార్థుల మీద పెరిగే ఒత్తిడిని తగ్గించవచ్చు అని నా అభిప్రాయం అలాగే ఈ ఐఐటీలు ఐఎఎంలు చదవడం వలన విద్యార్థులకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది కావున కొంచెం సులభ పద్ధతిని ప్రభుత్వం ప్రకటించినట్టు అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థులపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది ఓకే సార్